నిన్న నేను వచ్చాను కదా మేడం నిన్న నా స్కిన్ని అబ్సర్వ్ చేశారా మేడం మీరు నిన్న

మేడం ఎలా ఎలా ఉంటుంది మేడం దాని అమౌంటు అలాంటివి అవునా మేడం అయితే ఇప్పుడు అది క్రీమ్స్కి వాటికి అలా ఏమైనా పోతుందా మేడం అంటే డైలీ ఐ మీన్ మంత్లీ వన్ టైము అలా చెయ్యించాలా దాని తరువాత వాటి వాటికి క్రీమ్సు లాంటివేమైనా యూజ్ చెయ్యొచ్చా ఇప్పుడు అంటే అవీ నాకు చాలా రోజుల నుంచి ఉన్నాయి

అవునా ఇప్పుడు ఆయిల్వి ఆయిలీ ఫేస్గా కూడా ఉంటుంది అది అది కూడా పోతుందా అలా లిజర్ లేజర్ ట్రీట్మెంట్ చెయ్యించుకుంటే మంత్లీ వన్స్ చెయ్యించుకోవాలా ఓకే మేడం అవిప్పుడు మనీ అలా అవి ఎంత అవుతుంది అవును కరెక్టే అంటే ఒక రమారమిగా చెప్పారంటే మాకు ఎస్టిమేట్ చేసుకోడానికి ఉంటుంది కదా అంటే మంత్లీ ఇంత అవుతుంది అని చెప్పి అలా ఉంటుందా మంత్లీ వన్సు ఓకే మేడం రేపొచ్చి కలుస్తాను మేడం మిమ్మల్ని అయితే ఓకే మేడం